తెలంగాణలో వ్యాపార విజయం సాధించిన ప్రధాన కంపెనీలు స్టార్టఅప్లు మరియు విస్తరించిన సంస్థలు రాష్ట్ర ఆర్థిక వికాశంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి మోనిన్ అనేది ప్రపంచస్థాయి ఫ్లేవర్ మరియు సిరప్ ఉత్పత్తిదారు ఇది హైదరాబాద్లో తన తయారీ కేంద్రాన్ని స్తాపించి భారత మార్కెట్లో గొప్ప విజయాన్ని సాధించింది మరోవైపు హెచ్ఎఫ్సిఎల్ గ్రూప్ రసాయన ఎలక్ట్రానిక్ రసాయనాలు మరియు ఔషధ రంగంలో తన వ్యాపారాన్ని విస్తరించింది ఇది తెలంగాణను కీలక పరిశ్రమ హబ్గా మారుస్తోంది ప్లాంట్ లిపిడ్స్ సంస్థ సహజ సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో ముందంజలో ఉండి అంతర్జాతీయ మార్కెట్లో తన స్థానాన్ని స్థిరపరచుకుంది స్టార్టప్ రంగంలో డ్రూ ప పర్యావరణ హితమైన వస్త్ర రంగంలో వినూతగా చూపించి నూతన మార్కెట్ను నిర్మించుకుంది అంతేగాక సైబర్ సెక్యూరిటీ స్టార్ట్అప్ల వృద్ధి హైదరాబాద్లో టెక్ పార్క్ల ద్వారా మరింత పెరుగుతోంది తెలంగాణ ప్రభుత్వం టీహబ్ విహబ్ వంటి వేడుకల ద్వారా స్టార్టప్లను ప్రోత్సహించి పలవురు యువ పారిశ్రామకవేత్తలకు మద్దతును అందిస్తోంది